నాకు చెస్ గేమ్ అంటే చాలా ఇష్టము ఎందుకంటే చెస్ గేమ్ ఆడే కొద్దీ మనకు ఒక క్యూరియాసిటీ వస్తుంది థింకింగ్ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది లైక్ ఏదైనా మన బ్రైన్కి స్పీడప్ ఉండే ఐక్యూ క్వషన్సు ఏవైనా ఉనప్పుడు వాటికి సమాధానం కూడా మనం వెంటనే చెప్పాలి అన్నప్పుడు కూడా మన బ్రైన్ చాలా బా వర్క్ అవుతుంది కాబట్టి నాకు చెస్ గేమ్లో ఇలాంటివి ఎన్నో రకాల మనకి బెనిఫిట్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు మనం ఎవరన్నా అటు పక్క మనిషి మూవ్ చేసాడనుకోండి చంపడానికి చూసిన కూడా చెస్ గేమ్లో ఇంకా వేరేదేమన్నా మూవ్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కువ టైముండదు మనం కూడా వెంటనే మూవ్ అనేది చేయాలి అప్పుడు మూవ్ చేయాలంటే మనం అన్ని రకాల ఆలోచించాలి అటు పక్క ఉండేది ఏది మనల్ని ఏం చేస్తుంది మనకేమన్నా ప్రమాదం ఉంటుందా వేరేది మూవ్ చేస్తే మనం మనమేమన్న రిస్క్లో పడతామా ఇవన్నీ ఆలోచించాలి అది కూడా ఎక్కువ టైం తీసుకోవడానికి కుదరదు వెంటనే మూవ్ అనేది చేయాలి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మూవ్ అనేది చేయాలి అలాగే మూమెంట్స్ అని కాకుండా లాజికల్గా కూడా థింక్ చేయాలి అంటే మనము ముందుగానే ఒక ట్రాక్ లాగా అంటే ఇప్పుడు మనం ఇది పెడితే వాడు ఇది చేస్తాడు దాని తర్వాత మనం ఇది చేయొచ్చని మనమొక స్కెచ్ గీసుకుని అట్ల కూడా కొన్ని చిట్కాలుంటాయి అలా కూడా మనం మూవ్ ఆన్ అవ్వచ్చు ఇప్పుడు మనం ఒక చేస్తారంటే వాడు అది చేస్తాడు ఖచ్చితంగా అని తెలిసి ఆ రకంగా మనమా స్కెచ్ ద్వారా మనం వెళ్తే మనం ఈజీగా విన్నవడానికి చాన్సెస్ ఉంటాయి ఇన్ని రకాలుగా మన మైండ్ ఐక్యూని పెంపొందించుకుంటే మన మైండ్ చాలా షార్ప్గా వర్క్ అవుతుంది మనకి ఏ విషయాలైనా వెంటనే గుర్తుకొస్తాయి అలాగే పది మందిలో మనమే షార్ప్గా ఆన్సర్స్ కూడా ఇ ఇచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి ఎక్కువ చెస్ ఆడటం వల్ల ఇన్ని ఉపయోగాలుంటాయి